హలో ఎవరమ్మా అవునమ్మా అవునమ్మా సరే అమ్మా అమ్మా లేదమ్మా మా దగ్గర బాగుంటుంది పాలు అదేంటి ప్రాబ్లం ఉండదే మా బాగా మాకు ఇదిగా మేము చెక్ చేస్తాం కదా మా బాగా మిషన్లు పెట్టి కంప్యూటర్లు పెట్టి చెక్ చేసి వేస్తున్నాము ఒకసారి మీ పిల్లకాయలు ఏమైనా పాలల్లో నీళ్లు గీళ్లు పోసారేమో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా అమ్మా ఈ డేట్ తెలుసా అమ్మా ఎప్పటి నుంచీ అని అట్ల అమ్మా సరి అమ్మా ఈసారి మేము అలా జరగదు కానీ ఇంకోసారి బాగా మంచిగా వేస్తాము అమ్మా అట్లే అమ్మ మా అట్ల కాదమ్మ మళ్ళీ మా మంచిగా ఇస్తాము ఏం ప్రాబ్లం ఉండదు అమ్మ మీరు ఇంకెవరికైనా చెప్పే పోతారు మాది ఏదైనా ప్రాబ్లం రాపోద్ది ఏం మీకు మంచిగా ఈసారి మంచి మంచిగా ఇస్తాము ఏం ప్రాబ్లం ఉండదు మేం సరి చేసుకుంటానమ్మ అట్లేమ్మ అట్లేమ్మ అట్లేమ్మ ఉంటానమ్మా